సహజంగా అన్ని కార్పొరేషన్ సంస్థలు నష్టాల్లోనే ఉంటాయి ఎందుకో మీ అందరికీ తెలిసిందే అయితే తెలంగాణ రహదారుల రవాణా సంస్థ సజ్జనారు వంటి సమర్థులైన వారు నడిపిస్తున్నా ఎందుకు నష్టాల్లో ఉంది స్వానాభువంతో వివరించే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రహదారుల సమస్త ఉద్యోగులకు బస్సు ఎక్కే ప్రయాణికులచే చులకన విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సు లలో వారి స్కూల్ లకు కాలేజీ లకు చేరడానికి పేద మహిళలకు వైట్ రేషన్ కార్డ్లు గల వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ సేవల నిమిత్తం ప్రయాణించే రోగి ఒక టెండర్ కు వికలాంగులకు గుడ్డివారికి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పై వర్గాల ప్రజలకు మాత్రం ఆర్టీసీ బస్సు లలో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం అనుమతించిన అనుమతించిన చాలు తలకు తల మొన్డ్యానికి మొండెం వేరైనట్టు ఒంట్లో అవయవాలు చల్లా చదురైనట్టు కూర్చున్న చోటే కూసాలు కుదిలిపోయినట్టు కడుపులో వాషింగ్ మిషన్ తిరుగుతున్నట్టు యమపురికి దగ్గిరి దారి అన్నట్టు మీరు అనుభూతి చెందాలంటే ఇంకెందుకు ఆలస్యం మన రోడ్లమీద సవారికి వచ్చేయండి ఇప్పుడు జనాలు అంతా ఎగ్జిబిషన్ లలో వేలకు వేలు అడ్వెంచర్ రైడ్లు రైడ్లు రైడ్లకు తగలేస్తున్నారు ఒళ్ళు హూనం పథకం ద్వారా పల్లె వెలుగు బస్సు లో మనం అద్భుతమైన అద్వాన్న రోడ్ల మీద తప్పితే జనాలకు జీవితాంతం గుర్తుండిపోయే సాహస యాత్ర చేసామనే సంతృప్తి మిగులుతుంది డబ్బు కూడా ఆదా అవుతుంది